నేను ఎక్కువగా జమోటో యాప్ను వాడతాను నేను జమోటో యాపు లోనికి వెళ్ళి నాకు నచ్చిన ఆహార పదార్థాలను తరచుగా ఆర్డర్ పెడతాను అలా నాకు నచ్చినవన్నీ నేను ఎంపిక చేసుకుని నా యొక్క కార్టులో ఉంచుకున్నాను కానీ నేను ఇప్పుడు వాటిని ఆర్డర్ చేయాలని అనుకోవడం లేదు అందువల్ల నేను వాటిని నా కార్టు నుండి తొలగించుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి ముందుగా నేను నా కార్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి దాన్ని లోపల ఉన్న అన్ని అంశాలు అనగా నేను చేర్చిన ఆహార పదార్థాలను ఒక్కొక్కటిగా ఎంపిక చేసి తరువాత అక్కడ ఉన్న డిలీట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి వాటిని డిలీట్ చేస్తాను ఈ విధంగా నేను నా కార్టులోని అంశాలను తొలగిస్తాను